చీస్ ఎగ్ బటర్ యోగర్ట్ కొలచెస్ ఐస్క్రీమ్ క్యాబేజ్ శాన్విచ్ సాజోట్ హంబాత్ హాట్డాగ్ బ్రెడ్ పిజ్జా స్ట్రీచ్ రోస్టెడ్ చికెన్ సీ ఫుడ్ హం కబాబ్ చికెన్ పకోడా గోబీ నూడిల్స్ రైస్ చపాతి పూరి ఇడ్లీ వడ దోస స్పినాచ్ పోర్జట్ ప్యాన్ కేక్ మిల్క్ ఫెర్జ్ ఫిష్ అండ్ బకార్డ్ బర్గర్